ముగ్గు అనేది ప్రతి ఇంటి ముందు ఉండాలి అండి ఎందుకంటే ఆ ముగ్గు వలన దేవతలు మన ఇంటిలో ప్రవేశిస్తారు సుచి శుభ్రంగా ఉంటుంది ఆ ముగ్గులని వరి పిండితో వేయటం వల్ల ఒక చీమలకు ఆహారంగా వేస్తామని ఒక సాంప్రదాయం అంతేకాకుండా స్నానం చేసిన ప్రతిసారి కూడా రోజు స్నానం చేసి సూర్యుడికి నీళ్ళు వదులుతాం తర్పణం విడుస్తాం సూర్య నమస్కారం చేయడం సూర్యుని యొక్క సూర్యాష్టకం చదువుతాము అంతేకాకుండా ఆడవాళ్ళు అయితే నుదుటిన పెళ్ళయిన వాళ్ళు కుంకుమ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఐదోతనాన్ని చూపిస్తుంది కాబట్టి మగవాళ్ళు అయితే జం పెళ్ళి అయిన మగవాళ్ళు కంపల్సరిగా జంధ్యం వేసుకోవాలి ఆ జంధ్యం వేసుకోవటం వలన వాళ్ళకి ఒక పెద్ద తరహా వాళ్ళు అవుతారు అంతేకాకుండా ప్రతి రోజు కూడా గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని దేవుడికి ప్రదక్షిణాలు చేసి రావడం మన ఆచార సాంప్రదాయాలు ముఖ్యమైనవి